నాకు ఇష్టమైన ఆహారం అన్నం ముద్దపప్పు అండ్ ఆవకాయ గోంగూర పచ్చడి ఆలు ఆలుగడ్డ ఇవి నేను చాలా ఇష్టంగా తింటాను ఇవి వీటితో పాటు నెయ్యి అండ్ ప నంచుకోవడానికి కా కారపూసలు అలాంటివి ఉంటే నేను చాలా ఇష్టపడతాను అండ్ ఇవన్ని నేను నా ఫ్యామిలీతో తింటే ఇంకా నాకు ఆహ్లాదకరంగా ఉంటుంది నాకు చాలా బాగుంటుంది అండ్ ప్రశాంతంగా కలిసి తిని కా తృప్తిగా అనిపించినట్టు అనిపిస్తుంటుంది నాకు ముఖ్యంగా నేను ఇవన్నీ అంటే ఏదైనా పండుగలు వస్తే నేను స్పెషల్గా ఇవి ప్రత్యేకంగా ఇవి ఖచ్చితంగా చేయించి నేను తింటాను అండ్